మొట్టమొదటిగా ఆ ఫోటోగ్రఫీ తీయడం అనేది ఏంటంటే ఒక కళ అండి ఆ కళ సార్థకం చేయకపోతే దానిని మనం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడం అసాధ్యం అండి ఇప్పుడూ నాకు ఫోటోగ్రఫీ అంటే వృత్తిగా ఎంచుకోవాలని అనుకుంటున్నారా అంటే ఒకప్పుడు ఎందుకంటే మా చిన్నప్పుడు స్టూడియోలు అనేవి చాలా తక్కువ ఉండేవండి ఫోటో స్టూడియోలు కానీ ఈ వీడియో స్టూడియోలు కానీ చాలా తక్కువ ఉండేవి దానివల్ల ఏంటంటే ఈ ఫోటోగ్రఫీ తీసుకోవాలని ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అని ఎంతో ఆశగా ఉండేదండి ఒకప్పుడు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి తీయడం రాకపోయినా సరే పెళ్లిలో కూడా కొంతమంది ఏంటంటే డబ్బులు తక్కువ అయితే చాలు మాకు ఫోటోగ్రఫీ వచ్చినా పర్లేదు మాకు డబ్బులు తక్కువ అయితే మాకు అదేదో ఆ పెళ్లిలో ఆ వీడియో అబ్బాయి ఆ పెళ్లి కొడుకు ఈ పెళ్లికూతురు కనబడితే చాలు అన్న రీతిగా ఏంటంటే వాళ్ళు తక్కువ డబ్బులకి ఏంటి మనకి ఎవరు ఎలా తీస్తారు అసలు మనకి అనవసరం అండి డబ్బులు ఇచ్చేశామా మన వీడియో తీసేసుకున్నామా అలా ఉన్నాయండి ఇప్పుడు నేటి పెళ్ళిళ్లు ఒక్కొక్క పెళ్ళికి వెళ్తే అక్కడ ఫోటోగ్రఫీ చాలా బాగా తీస్తారండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువైనా సరే మనం ఒకసారి పెళ్ళి అనేది మన జీవితంలో ఒకసారి జరుగుతుంది అండి రెండుసార్లు చేసుకోలేము కదా సో వాళ్ళు తీసే వాళ్ళు చాలా నైపుణ్యంగా తీస్తారండి వాళ్ళు తీసి ఎందుకంటే వాళ్ళు సపరేట్ గా ఇలా కోర్సులు చేసిన వాళ్ళండి డబ్బులు ఎక్కువ ఎవరు తీసుకుంటారు అండి ఆ పని వచ్చిన వాడే డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు పని రాని వాడు ఏది మనం ఎంత డబ్బులు అంటే అంత డబ్బులకు ఒప్పేసుకుంటాయండి కనుక ఏంటంటే నా నాకు ఒకప్పుడు అనిపించేది కానీ ఇప్పుడు పెళ్ళిలో మనం చూసే ఫోటోగ్రఫీ అనేది ఏంటంటే అది స్కిల్ అంటే ఒక కళను బేస్ చేసుకుని కాదండి ఏంటంటే వాళ్ళ దగ్గరగా ఏదో కెమెరా ఉంది నాలుగు డబ్బులు పెట్టి కెమెరా కొనేసుకుందాం ఏదో వీడియో తీసేస్తున్నాం డబ్బులు వచ్చేస్తున్నాయి అన్న విధంగా తీస్తున్నారండి